క్రీడలనేది చాలా వరకు మన ఇండియాలో కానీ ఇలాగ బయటగానీ చాలా ఫేమస్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఆసక్తి చూపిస్తారు మరియు ప్రపంచ కప్ ఫీఫా మరియు క్రికెట్ లాంటి వాటిల్లో చాలా వరకు ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు ఎందుకంటే ఇప్పుడు అవి చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంటాయి గేమ్స్ ఇంకా వాటిలో చాలా ఇంట్రెస్టింగా ఉంటాయి ప్లస్ మనం ఆడలనిపించే ఆటలు ఎస్పెషల్లీ యూత్కి చాలా నచ్చే గేమ్స్ ఇవి ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఇంకా చాం ఇండియాలో ఐపీఎల్ ఐఎస్ఎల్ చాలా లాంటి లీగ్స్ అవ్వడం వల్ల అండ్ అవి సక్సెస్ అవ్వడం వల్ల ఇంకా చాలా లీగ్స్ తయారవుతున్నాయి క్రికెట్ మరియు ఫీఫా దే ప్రపంచంలోనే చాలా ఆసక్తి చూపేవి ప్రజలు మరియు

ప్రపంచాలు పోటీలు పడడం ఒకరి మధ్య ఒకటి పోటీలు ఐకమత్యం మరియు చాలా విషయాల్లో క్రీడలు చాలా వరకు పాత్ర పోషిస్తాయి మరియు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రికెట్ వరల్డ్ కప్ అయ్యింది రీసెంట్లీ మనం ఫైనల్లో ఇండియా వర్సెస్ పాక్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సారీ అయ్యింది అప్పుడు ఇండియా ఓడిపోయినప్పుడు చాలా మంది ఇండియన్స్ స్పోర్టివ్గా తీసుకుని మరియు నెక్స్ట్ ప్రపంచకప్లలో తమ స్థానాన్ని కోలుకోవాలనుకుంటున్నారు మరియు వాళ్ళు ఇప్పుడు చాలా స్పోర్ట్స్ ఉన్నాయి మనకు ఆడుకోవడానికి లైక్ అవి ఆడడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రేక్ష ప్రేక్షకులను స్పోర్ట్స్ ఫర్ చాలా వరకు ఉన్నాయి అండ్ చాలామంది కూడా ఆసక్తి చూపిస్తుంటారు స్పోర్ట్స్లల్లో మనం ప్రపంచ కప్ చూసినట్లయితే అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ జరిగింది ఫీఫా వరల్డ్ కప్లో థర్టీ టూ టీమ్స్ ఆడుతూ ఉంటాయి అండ్ సిక్స్టీ ఫోర్ మ్యాచెస్ ఉంటాయి అండ్ అలాగే క్రికెట్లో టెన్ టీమ్స్ ఆడతాయి క్వాలిఫైయింగ్ టీమ్స్ అనమాట టాప్ టెన్ టీమ్స్ ఐసీసీ ర్యాంకింగ్ ప్రకారం అండ్ ప్రతీ టీమ్ నైన్ మ్యాచెస్ ఆడుతుంటాయి అండ్ యెస్ క్రికెట్ మరియు క్రీడలు చాలా పాత్రలు పోషిస్తూ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను ఇది నా ఒపీనియన్ థ్యాంక్ యూ